బిర్యానీ బిర్యానీ చాలా మంది చాలా ఇష్టంగా తింటారు దీనిలో పట్టా లవంగం యాలకులు బిర్యానీ బిర్యానీ ఆకు మొదలైన వస్తువులు ఉపయోగిస్తారు దీన్ని చాలా అరుదుగా తయారుచేస్తారు పొంగలి పొంగలి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకి బర్త్డేలకు లేదా కార్యాలకు దీన్ని తయారు చేస్తారు దీనిలో మిరియాలు పచ్చిమిర్చి జీలకర్ర ముంతమామిడి ద్రాక్ష మొదలైనవి లేదా డాల్డా నెయ్యి ఇలాంటి వస్తువులు అన్నీ వేసి ఏం తయారు చేస్తారు పొంగలి చాలామంది తక్కువ చాలా తక్కువగానే తింటారు పాయసం దీనిలో ఈ పాయసంలో ముంతమామిడి ద్రాక్ష యాలకులు సేమియా పాలు మొదలైన వాటిలో తయారు చేస్తారు దీనిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గుమ్మడికాయ గుమ్మడికాయ రెండు రకాలు అది బూడిది గుమ్మడికాయ మరియు పిల్లి గుమ్మడికాయ వీటిని బూడిది గుమ్మడికాయను దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు మరియు పిల్లి గుమ్మడికాయను కూరకు ఉపయోగిస్తారు సంక్రాంతి రోజున ఈ గుమ్మడికాయ ఈ గుమ్మడికాయని ఉపయోగించి తాలింపు చేసి దేవుడికి పెడతారు చాలా మంచిది కూడా మంచి నూనె మంచి నూనె ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు దోసకాయ దోసకాయను అరుదుగా వాడుతారు ఎవరు కొందరు దోసకాయను చాలా బాగా తింటారు పొట్లకాయ పొట్లకాయని చూస్తే పాముల ఉంటుంది దీనిని తినడం వల్ల చాలా మంచిది కళ్ళకి మరియు కాళ్ళకి మంచిది ఇది అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి పనగంటాకు ఈ ఆకు చాలా ప్రదేశాల్లో ఎక్కువ దొరకదు ఎక్కడో కొన్ని ప్రదేశాలు నీళ్లు ఎక్కువగా ఉండే ప్లేస్లో చెరువుల పక్కన ఇలాంటి ప్రదేశాల్లో ఆశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో ఈ పొన్నగంటాకు చాలా బాగా పెరుగుతుంది చాలా తక్కువ మంది దీన్ని తింటారు దీనిని పల్లెటూర్లలో ఎక్కువగా చూడవచ్చు దీన్ని తినడం వల్ల కళ్ళకు చాలా మంచిది